నమస్కారమండి ఎవరు కావాలండి ఆయి చె ఆ రండి సార్ ఖాళీగానే ఉన్నాం అదే మా అబ్బాయి పేరుమీద నేను ఎన్నాళ్ళనుంచో కట్టాలనుకుంటున్నానండి ఆ కానీ ఎవరు ఎవరి దగ్గరకి వెళ్ళాలో నాకు తెలీక ఉన్నాను రండి మాట్లాడదాం కూర్చోండి అయి ప్యామిలీలో నేను ఆ మా ఇద్దరి పిల్లలు మా ఆవిడ ఇంకా ఒక మా మా అమ్మగారు కూడా మాతోపాటే ఉంటారండీ ఐదుగురు ఉంటామండి ఎందుకండి ఆ అంటే ఆ అదే అండి అంటే లైఫ్ ఇన్స్యూరన్సా లేకపోతె టెర్మ్ ఇన్షురెన్సా అండి లైఫ్ ఇన్షురెన్స్ టెర్మ్ ఇన్షురెన్స్ రెండూ ఉంటాయాండీ ఆయి ఆ అదే ఆ అదే అండి ఇదివరకు మా నాన్నగారు కట్టేవారు ఆ మా అమ్మగారి పేరు మీద మా ఆవిడ పేరు మీద ఇప్పుడు మా పిల్లల పేరు మీద కట్టాలనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కట్టిస్తే ఆ మనం మొత్తం పదిహేను సంవత్సరాలు కట్టాల్సి వస్తుందా అండి అమౌంట్ ఆయి ఆ కంపెనీ మిగితాది వేసుకుంటుందాండి పూర్తయిందా ఆ వడ్డీ ఎంత వస్తుంది అంటారండి అంటే ఎంత వేసుకుంటే అంత దానిమీద డిపెండ్ అవుతుందాండి అది ఆహాయి పూర్తి అయ్యేసరికి ఎన్ని నెల్లు పడుతుందండి మనకి ఒక వేళ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి పూర్తిగా కడితే అదే రెండు నెల్లా అంటే ఎన్ని నెలలు వెనక్కి ఇస్తారా ఆ ఆ అంటే దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందాండి

ఉ సరేనండి అయితే అదే ఇప్పుడు ఒకవేళ మా పాలసీ వేసామనుకోండి అంటే నేను ఇంటి దగ్గర ఉండను వర్కుకి వెళ్ళిపోతాను కదండి ఒకవేళ టైం వచ్చినప్పుడు మరి అమౌంట్ ఎలా కట్టాలండి ఆన్లైన్ ఏమైనా కట్టాలా లేకపోతే ఆ ఆ ఆఫీస్ ఇన్షురెన్స్ ఆఫీసుకి వెళ్ళి కట్టాల్సి వస్తుందా అండి

ఆయి సరేనండి అయితే మా పిల్లలు పిల్లల పేరు మీద వేద్దాం అండి ఎదో మంచిరోజు చూసి పిలుస్తానులేండి మీ నంబరు

ఆ

సరేనండి నేను మీకు చెప్తానండి కొన్ని రోజుల్లో ఆయి ఉంటానండి